అబ్బా వర్షకాలం వచ్చింది వర్షకాలంలోని వాతావరణ పరిస్థితుల్లో మాత్రం నాకు మొక్కలు చాలా రకాల మొక్కలున్నాయి నాకు మొక్కలంటే చాలా ఇష్టం కానీ వర్షకాలంలో చాలా ఇబ్బందిగా అయిపోతాయి మొక్కలు చాలా రకాలుగా పోతాయి కాబట్టి నేను వాటిని ఎలా సంరక్షించుకుంటాను అంటే ఆ మొక్కలని అక్కడ ఒక షెడ్లా వేసేస్తాను వేసి నాలుగు వైపులా నాలుగు కర్రలు పెట్టి ఒక కవరుతో పెద్ద దళసరిటి కవరుతో పెద్ద పైన స్లాబ్లాగా కవరు కడతాను మొక్కలు పైకి చుట్టూ నాలుగు వైపులా వేస్తాను ఎండ వర్షం తగ్గిపోతే మళ్ళీ అవన్నీ తీసేస్తాను ఎందుకంటే వర్షం పడినప్పుడయితే ఓకే వర్షం పడకూడదు కాబట్టి అది కడతాము తర్వాత మరి ఎండ కాయాలి కదా ఎండ కాయకపోయినా మొక్కలు చనిపోతాయి కాబట్టి వర్షం వచ్చినప్పుడు ఇలాగా వర్షం లేనప్పుడు అలాగా చేస్తాను ఏదోవిధంగా కష్టపడి నా మొక్కలని సంరక్షించుకుంటాను